నాకు ఇష్టమైన ఆట కబడ్డీ ఒక స్పర్శగత జట్టు ఆట జట్టుకు ఏడుగురు ఆటగాళ్ళు ఉంటారు ఆట లక్ష్యం రైడర్గా పిలువబడే స్పర్ధి కోర్టులోని ప్రత్యర్థి జట్టు భాగంలోకి కబడ్డీ కబడ్డీ అని శ్వాస తీసుకోకుండా పలుకుతూ అవతల జట్టు భాగంలోకి వెళ్ళి వీలైనంత ఎక్కువమంది తాకడం వారి పట్టుకోబోతే తప్పించుకుని స్వంత జట్టు భాగంలోకి తిరిగి రావడం రైడర్ తాకిన ప్రతీ ఆటగాడు వలన పాయింట్లు లభిస్తాయి అయితే ప్రత్యర్ది జట్టు రైడర్ను ఆపితే ఒక పాయింట్ సంపాదిస్తుంది తాకిన ఆటగాళ్ళు రైడర్ పట్టుబడిన వారు ఆట బయటకు వెళ్ళాలి పాయింట్ సంపాదించినప్పుడు బయటకు వెళ్ళిన ఆటగాళ్ళు మరలా ఆటలోకి వస్తారు